అందుబాటులో చాలా వెహికల్స్ ఉన్నాయి అందులో ముఖ్యంగా ఎం సిక్స్ ఆస్టిన్ ఏ ఫార్టీ సమర్సెట్ మజ్డా కాపెల్లా హోండా హ్యూండయి మారుతీ సో మెని వెహికల్స్